నేను ఒక ఊరికి ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైతే నేను బయలుదేరానో నాకు రోడ్లో ఒక పిల్లి ఎదురయింది అందుకని పిల్లి ఎదురైనందువలన నేను ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఆగి ప్రయాణించాను ఎందుకంటే పిల్లి మనకు అలా అప్పటికప్పుడే అలా మనం ప్రయాణం కొనసాగించినప్పుడలా ఎదురవడం అసలు మంచిది కాదు ఎందుకంటే ఇదంతా ఎప్పుడో అప్పటి పూరు పూర్వీకులు అప్పటినుంచి దీని పాటిస్తున్నారు అదేంటంటే మనకు ఇలా పిల్లి ఎదురవడం మనం ఎప్పుడైతే ప్రయాణిస్తుంటామో ఆ ప్రయాణం మధ్యాహ్నం మధ్యలో పిల్లి ఎదురవ్వడం పిల్లి ఎదురవ్వడం ఇలా అసలు మంచిది కాదు అంటారు ఇప్పటికీ అంటారు ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నారు ఎందుకంటే అది అలా ఎదురవ ఎదురవ్వడం వలన మనము అలా ఒక నిమిషం ఆరు నిమిషం పాటు ఆగకుండా మనము ప్రయాణించిన మనకు మనకు ఆ ప్రయాణం అనేది ఏదో ఒక కీడు అనేది జరుగుతుందని పెద్దలు అంటుంటారు అందుకని మనము ఎప్పుడైతే పిల్లి కాని ఎదురవుతుందో మనము అప్పుడు ఒక నిమిషం అర నిమిషం లేదా రెండు నిమిషాల పాటు అక్కడే ఆగి అప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించాలి అప్పుడే మనకు ఎలాంటి కీడు అనేది జరగదు అందుకని మనము ఎప్పుడైనా సరే పిల్లి ఎదురైనప్పుడు ఒక నిమిషం అర నిమిషం లేదా రెండు నిమిషాలు అక్కడే కొంచెం సేపు ఆగి అప్పుడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించాలి అప్పుడు మనము ఇంచక్కగా ప్రశాంతంగా మన ప్రయాణాన్ని అలా కొనసాగించవచ్చు అందుకని మనం ఎప్పుడైతే ప్రయాణం కొనసాగిస్తామో అప్పుడు ప్రయాణం మధ్యలో ఎప్పుడైతే పిల్లి అయితే ఎదురవుతుంది ఆ పిల్లి ఎదురవ్వడం వలన మనకు అస్సలు మంచిది కాదు ఆ ప్రయాణం అనేదే మంచిది కాదు ఏదో కీడు జరగబోతుందని అర్థం అందుకని మనం ప్రయాణం మధ్యలో పిల్లి ఎదురైతే మనం అలాగే ఎదురైంది కదా అని అలాగే ప్రయాణం కొనసాగిస్తే అది అస్సలు మంచిది కాదు ఏదన్నా ఒక కీడు అనేది మనకు జరుగుతుంది అందుకని మనం ఎప్పుడైనా సరే పిల్లి ఎదురైతే మనము ఒక నిమిషం లేదా అర నిమిషం రెండు నిమిషాల పాటు అక్కడే ఆగి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించాలి అప్పుడే మనకు ఎలాంటి కీడు అనేది జరగదు అంతా మంచే ఉంటుంది